మా యొక్క యుగంలో జలుబుని పోగొట్టుకోవడానికి సాధరణ వైద్య చిట్కాలు ఏంటంటే మా యొక్క గృహంలో జలుబు పోగొట్టుకోవడానికి మేము వాడే పద్ధతులు ఏంటంటే వేడి వేడి నీళ్ళలో పసుపు జండు బామ్ వేసి కలిపి దుప్పటి ముసుగు వేసుకుని లోపల ఆవిరి పట్టడం ద్వారా ఎక్కువ శాతం జలుబు త్వరగా నయమైపోతుంది అలాగే నిమ్మకాయ తేనె అల్లం ఇవి కలుపుకున్న తేనె తాగడం వల్ల జలుబు అనేది కూడా త్వరగా తగ్గిపోతుంది ఎప్పుడు అయితే దారుణమైన వేడి వచ్చే వస్త్రాలు ధరించుకోవడం వల్ల ఆ యొక్క వేడి బాడీ ఉష్ణోగ్రతను పెంచే శరీర ఉష్ణోగ్రతని దాని ద్వారా బాడీ వేడిగా ఉంటుంది కాబట్టి జలుబు త్వరగా పోతుంది ఇంకా కావాలి అంటే పాలను వేడిగా మరగపెట్టుకొని దాంట్లో కొన్ని మిరియాలు కలుపుకొని అవి తాగడం వేడివేడిగా తాగడం వల్ల గొంతు శుభ్రపరిచి రొంప జలుబుని కూడా బాగా తగ్గిస్తుంది